నాది పశ్చిమగోదావరి జిల్లా ఇక్కడ ఆడవాళ్ళకి విద్యా ఉద్యోగం సామాజిక స్థాయికి సంబంధించిన సమస్యలు అవకాశాలు రెండూ ఉన్నాయి కానీ ఇక్కడొచ్చి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సమస్యల కన్నా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావిస్తాను పూర్వం సమస్యలు ఎక్కువ ఉండేవి బట్ ఇప్పుడు సమస్యలన్నీ తగ్గాయి ఒక ఎయిటీ పర్సెంటేజ్ సమస్యలు తగ్గిపోయాయి ఒక ట్వెంటీ పర్సెంటేజ్ ఇంకా ఉన్నాయి అవి వారి యొక్క తల్లిదండ్రులకు విద్య సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల మంచి అభిప్రాయం అలాగే అవగాహన లేకపోవడం వల్ల చాలామంది పిల్లలను చదివించడానికి ఆడపిల్లలను బయటికి పంపడానికి ఉద్యోగం చేసుకోవడానికి అనుమతించడం లేదు చాలామంది పల్లెటూర్లలో ఆడవాళ్ళని ఒక ఇంటికి పరిమితం చేస్తూ ఉంటారు వంటింటికి కానీ వంటింటి కుందేలు లాగా ఉండడం చేస్తూ ఉంటారు వాటి వల్ల చాలామంది ఆడపిల్లలు చదువుకోకుండా ఇంట్లోనే మిగిలిపోయారు మహా అయితే ఒక టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివించి అది అయిపోయిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేసి ఇంక హౌస్వైఫ్ క్రింద వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు కానీ అదే పల్లెటూర్లో పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళను అర్థం చేసుకుని వాళ్ళు బాగా చదువుతున్నారని ఇంటర్ కాలేజీలకనీ ఇంజనీరింగ్ కాలేజీలకనీ వాలని చదివించి పై స్థాయిలో నుంచి మంచి పోసిషన్ లో పెడుతున్నారు ఇదివరకు చదువు మీద అవగాహన లేకపోవడంతో చాలా ఇబ్బంది పడి చదువులకు దూరంగా ఉండటం వల్ల చాలామంది చదువుకోకుండా ఇంట్లోనే ఉండేవారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చి ఐదో తరగతి వరకునో ఏడో తరగతి వరకునో చదివించి ఆపేసేవారు కానీ ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు అర్థం చేసుకొని వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళలో మంచి మంచి స్కూళ్ళలో మంచి మంచి కాలేజీలలో డబ్బులు కట్టి మరీ జాయిన్ చేసి వాళ్ళని దూరాలను పంపించి వాళ్ళకు ధైర్యంగా ఒక ఫోన్ అది ఇచ్చి వాళ్ళకి వాక్స్వాతంత్రం ఇచ్చి అలాగే వాళ్ళు వచ్చిన చేయాలనుకునే ఒక వాళ్ళకు ఒక ఫ్రీడం స్వతంత్రాన్ని ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళకి వచ్చిన పనులు వాళ్ళు చేసుకోమని చెప్తున్నారు ఇదివ పూర్వం తల్లిదండ్రులు ఎలా ఆలోచించేవారు అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమానంగా చదివించడం అనవసరం వాళ్ళు చదువుకుని ఏం చేస్తారు ఎలాగో పెళ్ళయ్యి ఒక ఇంటికి వెళ్ళాల్సిందే అదే ఒక మగ పిల్లడిని చదివించుకుంటే వాళ్ళు మనకు ఆసరాగా ఉంటారని చెప్పి ఆలోచనతో చాలా వరకు ఉండటం అంటే ఎందుకంటే వారసుల మీద ఎక్కువ ఇది పెట్టుకుంటారు కాబట్టి కానీ ఆడవాళ్ళు ఎటువంటి తక్కువ కాదని చెప్పి చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు అర్థం చేసుకుని ఆడవాళ్ళని చక్కగా చదివిస్తున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేయిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఎంతో గౌరవంగా చూసుకుంటూ మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒంటరిగా ప్రయాణించడంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికీ భయపడుతారు ఎందుకంటే ఆడపిల్లలు కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కాబట్టి దాని అలా గురించి భయపడుతూ ఉంటారు తప్ప కానీ చాలామంది దూరాలు పంపిస్తున్నారు బస్సుల్లో ప్రయాణాలు చేయిస్తున్నారు సాంకేతిక అభివృద్ధి గురించి అవగాహన పొందుతూ వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నారు పశ్చిమగోదావరిలో ప్రస్తుతానికి లిటరసీ రేట్ ఆడపిల్లలకి చాలా బాగానే ఉందని మనం దీని బట్టి అనుకోవచ్చు